చాలాసార్లు నేను ఫోటోలు తీయడం జరిగింది అయితే చాలామందికి ఆ ఫోటోలు కూడా చూపించడం జరిగింది ఎందుకంటే నేను స్కూల్లో పనిచేస్తున్నప్పుడు స్కూల్లో ఏదన్నా ప్రోగ్రామ్సే కానీ ఈవెంట్స్ కానీ ఫంక్షన్స్ కానీ జరిగినప్పుడు నేను స్కూల్లో ఫోటోలు తీస్తూ ఉంటాను ఆ ఫోటోలు స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ చూపించినప్పుడు ఆ ఫొటోస్ వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి ఎందుకంటే నేను ఫోటోలు చాలా బాగా తీస్తూ ఉంటాను ఆ యొక్క ఎవరైతే ఫోటోలు తీసుకుంటున్నారో నా దగ్గర నుంచి వాళ్ళు కూడా నా ఫోటోలు చూసి నేను తీసిన ఫొటోలు చూసి చాలా సంతోషపడుతా ఉంటారు ఎందుకంటే ఫొటోస్ అనేవి ఎప్పుడూ కూడా మంచి తీపి జ్ఞాపకాలుగా ఉంటాయి ఒకవేళ అవి పాతబడి పోయినా సరే మన యొక్క ఆ సమయంలో మనం ఎలా ఉన్నామో అది ఏంటి ఫోటో చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఫొటోస్ అనేవి చాలా ప్రాముఖ్యమైనవి ఈ జనానికి చూపించినప్పుడు ఆ జనం చాలా సంతోషపడ్డారు నేను చూపిస్తాను అప్పుడప్పుడు ఫొటోస్ ఇలా వచ్చింది అలా వచ్చింది అని చూపించినప్పుడు వాళ్ళు చాలా ఆత్రుతతో ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు నేను వాళ్ళకి చూపిస్తాను అలాగే వాళ్ళకి కూడా పంపిస్తూ ఉంటాను ఆ ఫొటోస్ కాబట్టి ఫొటోస్ తీయడం అనేది చలా ఆనందదాయకమైన విషయం ఎందుకంటే ఫోటోలు తీసిన వాళ్ళు ఫోటోలో ఉండరు కానీ ఎవరైతే తీయించుకున్నారో వాళ్ళు ఉంటారు కాబట్టి ఎలాంటి ఫోటోలు తీసిన సరే ఆ యొక్క ఫోటోని మనం అందంగా చూపించాలి లేదంటే ఎన్ని ఫోటోలు తీసినా అవి వ్యర్థంగానే ఉంటాయి కాబట్టి ఆ యొక్క మంచి అనుభవం ఫోటోలు తీయడం అనేది మంచి అనుభవం అలాగే ఇలాగే ఫోటోలు తీస్తూ ఉంటే చాలామందికి మన యొక్క వర్క్ నచ్చుతుంది అలాగే మన దగ్గర నుంచి వాళ్ళ ఫోటోలు తీసుకోవడానికి కూడా చాలా ఇష్టపడుతు ఉంటారు ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా మనల్నే పిలిచి ఫోటోలు తీయించుకుంటూ ఉంటారు